నేను మీషోలో ఒక డ్రెస్సు కొనుకున్నాను ఎంత సూపర్ వచ్చింది తెలుసా అసలు సూపర్ ఉంది నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్సు లైట్ ఎల్లో కలర్ అండ్ బ్లూ బ్లూ పింక్ కాంబినేషన్లో ఉంది అసలు సూపర్ ఉంది ఎంత బాగుందంటే అసలు ఆ డ్రెస్ వేసుకుంటే చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది నాకు మస్త్ చాలా ఆనందమేస్తుంది ఈ డ్రెస్కి మనము ఆ క్రింద అంత రేటింగ్ ఇచ్చినా కూడా తక్కువే ఎంత కామెంట్లు పెట్టబుద్ది అవుతోంది సూపరు అసమ్ నైస్ అని ఎందుకంటే అంత బాగుంది ఈ డ్రెస్సు ఈ డ్రెస్సు ఎల్లో పింకు బ్లూ కలర్ వచ్చి ఎంత షైనింగ్ ఇస్తుంది అంటే ఈ డ్రెస్కి ప్యాంట్ అండ్ చున్నీ కూడా వచ్చింది చున్నీ అయితే చూడటానికి ఎంత బాగుందంటే అసలు వేసుకొని ఫోటోస్ దిగుతుంటే ఆ ఫొటోసు చూస్తుంటే ఎంతో ఆనందమేస్తుంది అంత బాగుంది ఈ చు అసలు ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్న నాకు అంత బాగా నచ్చింది ఈ డ్రెస్సు చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది అసలు మనము ఇంకా ఇంకా డ్రెస్సులు తీసుకునేలాగా ఉంది ఎంత సూపర్ ఉందంటే అసలు చెప్పలేను నేను అసలు సూపర్ అంటే సూపర్ ఇక్కడ క్రింద ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చినా కూడా తక్కువే దీనికి ఎందుకంటే అంత చక్కగా ఉంది నీ నాకు తెలిసి నేను చెప్పిన మంచి సజెషన్ ఏంటంటే ఈ డ్రెస్సు ఎవరైనా తీసుకోవచ్చు ఇందులో మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా ఈ డ్రెస్సు మంచిగా సెట్ అవుతుంది ఇందులో ఆల్ సైజస్ అవైలబుల్గా ఉంది ఇట్లా చూడటానికైతే చాలా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ ఈ చున్నీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది డ్రెస్ వచ్చేసి బ్లూ పింక్ యెల్లో కాంబినేషన్లో ఉంది ఎంత బాగుందంటే అసలు చెప్పలేను అంత బాగుంది అన్ని సైజుల వాళ్ళకి ఇక్కడ ఈ డ్రెస్సు సెట్ అవుతుంది ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగుతుంటే అసలు చూడటానికి ఎంత చక్కగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకు అంత బాగా నచ్చింది డ్రెస్ సూపర్ అంటే సూపర్ ఉంది ఈ డ్రెస్సు ఎవరైనా తీసుకోవచ్చు అంత చక్కగా ఉంది చున్నీ ప్యాంటు లెగ్గింగ్ వచ్చింది దుప్పట్టా చున్నీని దుప్పట్టా అని కూడా అంటారు అంత బాగుంది అసలు ఇక్కడ మనకి ఈ డ్రెస్ తీసుకున్నాక ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని ఉంటుంది కదా ఫైవ్ స్టార్ కి బదులు ఇంకా ఫుల్ రేటింగ్ ఇవ్వాలని అనిపిస్తుంది ఎందుకంటే అంత చక్కగా ఉంది మరి ఈ డ్రెస్సు నాకు అయితే చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది ఆసమ్ ఉంది వైటు ఇంకా మనకి వేరే వేరే డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇందులో ఇంకా లెగ్గింగ్ బ్లూ పింక్ కాకుండా మనం వైట్ లెగ్గింగ్ వేసుకుంటే ఇంకా సూపర్ సెట్ అవుతుంది అంత బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది